నమస్తే అండి అవునండి ఓకే ఇద్దరికీ ఉంటుందండి సెపరేట్ సెపరేట్గా ఉన్నాయి రూమ్స్ మీకు ఎటువండి సర్వీస్ కావాలండి అంటే స్పా స్పాలోన లేకుంటే ట్రీట్మెంట్ ఏమన్నా తీసుకుంటారా ఓకే మా దగ్గరా ప్యాక్స్ ఉన్నాయండి టోటల్ ప్యాక్స్ త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ప్యాక్స్ ఫేషియల్ పెడిక్యూర్ మ్యానిక్యూర్ ఒక టైపు హెయిర్ స్పాలో మీకు హెయిర్ హెయిర్ రిమూవల్ ఇంకా హెయిర్ మసాజ్ ఇంకా హెడ్ బాత్ హెడ్ మసాజస్ అన్ని వస్తాయండి మీరు ఎటువంటి యాప్ని తీసుకుంటారు ఓకే అవునండి మీరు ముందుగా బుక్ చేసుకుంటే సరిపోతుంది టుమారో నుంచి ఏమో మీరెప్పుడైనా బుక్ చేసుకోవచ్చు మా దగ్గరా ఉన్నాయండి స్పెషల్ ప్యాక్స్ ఉన్నాయి టూ మెంబెర్స్కి ఫైవ్ మెంబెర్స్కి మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది ఓకేనండి ఓకే అండి త్యాంక్ యూ